హలో గుడ్ మార్నింగ్ మ్యామ్ బాగున్నాం మ్యామ్ మీరు బాగున్నారా

ఆ ఉన్నాయి మామ్ అదేంటి లాస్ట్ టూ త్రీ వీక్స్ నుండి వాటర్ సప్లై అనేది బాలేదు అని చెప్తున్నారు ఎస్సీ కాలనీ వాళ్ళు చెప్తున్నారన్నట్టు త్రీ టూ త్రీ వీక్స్ నుండి వాటర్ రావట్లేదు అలాగే ఆఫ్ కరెంట్ వస్తుందని చెప్తున్నారు అదే మేము కూడా చూసాం మ్యామ్ కానీ అదేం తెలియట్లేదు అదంటే ట్యాంక్ దగ్గర వాటర్ పోతున్నాయి ప్లస్ నైట్ ఎవరు ఆఫ్ చేయడం వల్ల చెయ్యకపోవడం వల్ల వాటర్ అనేది వెళ్ళపోతున్నాయి వాళ్ళకి సరిగా సరిపోవడం లేదు లాస్ట్ టూ త్రీ కాలనీస్ ఇన్ఛార్జి పెట్టాం కానీ తను చూసుకోవట్లేదంట మ్యామ్ సరిగ్గా మ్మ్ ఇప్పుడు మళ్ళీ వచ్చేది సమ్మర్ సో మనం చెయ్యాలి మ్యామ్ అది మీకు చెప్దామని అనుకున్నాను మీ మీ నోటిస్ కొస్త మీ మీ నోటీస్కొచ్చేదాకా చెప్పొద్దు అనేసి ఆగాము మ్మ్ రిపేర్ ఉందని అయితే రెంట్ టూ త్రీ డేస్లో అయిపోతుంది మ్యామ్ అంటే టూ త్రీ కాలనీస్ కదా ఎక్కడ పైప్ బ్లాక్ అయిందో తెలీయదు కదా మ్మ్ ఎలక్ట్రీషిన్ అంటే అదేంటి ఏమో అయిందని చెప్పారు మమ అదేది బరస్ట్ అయ్యందని చెప్పారు మరి అది వాళ్ళని అడుగుతే మేము వస్తామండి వచ్చి చేస్తామని చెప్పారు కానీ వాటర్ సప్లైనేే బాగా ప్రాబ్లమ్ అవుతోంది టూ త్రీ కాలనీస్కి వాళ్ళకి మీరు ఒకవేళ చెప్తే అక్కడ ఒక ఒక ఇంచార్జ్ని పెట్టి చూసేద్దాం ఆ బ్లాకేజ్ అంతా తియ్యిదాం మీరు ఒక రోజు మీకు వీలుంటే మీరు వస్తే చూద్దాంమనేసి మ్మ్ ఓకే ఓకే మ్యామ్ అంటే మ్యామ్ ఆ వాటర్ సప్లై ఒకటే అని చెప్పారు అంతే ఓకే మ్యామ్ అవి ఓకే మ్యామ్ ఓకే మ్యామ్ ఓకే మ్యామ్ థ్యాంక్ యూ మ్యామ్